నేను తరచుగా జేకే రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకునేవాడ్ని నేనెప్పుడు జేకే రెస్టారెంట్ నుంచి మాత్రమే ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం చేసుకుంటాను ఎందుకంటే అక్కడ నాణ్యత సేవా డెలివరీ విధానం అంతా చాలా బాగుంటుంది నేనెప్పుడు దమ్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ మాత్రమే ఆర్డర్ చేసుకుంటు ఉంటాను అక్కడ నుంచి జేకే రెస్టారెంట్లో ఉన్న ఫుడ్ నాణ్యత చాలా బాగుంటుంది పరిణామం పరిణామం పరిమాణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఒకరికి ఇద్దరికి ఇద్దరు తినే సరిపోతుంది డెలివరీ విధానమైతే ఆర్డర్ చేసిన చాలా తక్కువ సమయంలో మనకు డెలివరీ అందించడం జరుగుతుంది చాలా ఎక్కువసార్లు మాత్రం చాలా చాలా నాణ్యమైన డెలివరీ వాళ్ళు ఇవ్వడం జరిగింది కొన్నిసార్లు ఒక రెండు మూడు సార్లు నేను ఇబ్బంది పడడం జరిగింది దానికి కారణం నేను నా చిరునామాని కొత్త చిరునామాని యాడ్ చేయడం వల్ల పాత చిరునామాకి డెలివరీ వెళ్ళడం జరిగింది తర్వాత నేను ఫోన్ చేసి అతనితో మాట్లాడి నా పా నా కొత్త చిరునామాకి నేను ఫుడ్ రప్పించుకున్నాను